అవును స్టేషనరీ షాపు నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి అమ్ముతాము మేము అన్నీ క్వాలిటీ బ్యాగ్సే వాడతాము స్కై బ్యాగ్స్ లెనోవో ఇవన్నీ బాండ్స్ అన్నీ వాడతాము మీకు ఎట్లాంటి ప్రైస్ నుంచి ఎట్లాంటి క్వాలిటీ కావాలి చెప్పండి మీరు మేము బడ్జెట్ బట్టి చూపిస్తాము మీకు ఎట్లాంటి ప్రైజ్లోపు చూపించాలి మీకు ఓకే అరౌండ్ త్రీ థౌజండ్లోపు ఉన్నాయి మరి చూపించనా మీకు అంటే ఇప్పుడు మీకు క్వాలిటీ బ్యాగ్స్ కావాలి అంటే త్రీ థౌజండ్ లోపు ఉన్నాయి చూపించమంటే చూపిస్తాను మరి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఉన్నాయి అంటే అవన్నీ బ్రాండెడ్ బ్యాగ్